మా వంటింట్లో కరెంటుతో పని చేసే వస్తువులు ఏమిటీ అంటే అటువంటి వస్తువులు అందుబాటులో లేని పాత రోజుల్లో పోలిస్తే అనుభవ అనుభవం ఎలా వేరుగా ఉంటుంది అంటే మా వంటింట్లో కరెంటుతో పని చేసే వస్తువులు ఇవి ఉంటాయి మిక్సరు మిక్సరు అనేది ఫుడ్ తయారుచేయడానికి ఉపయోగిస్తారు మిక్సరు ద్వారా పాటించబడే ఆహారాలు మరియు ప్రతి దిన ఉపయోగిస్తున్న వస్తువులు వంటింట్లో అందుబాటులో ఉంటాయి ఇంకొకటి గ్రైండరు గ్రైండరు వల్ల మసాలాలు కోడి గురుతు కాపు ఇడ్లీ బటర్ చట్నీ పిండిలు పొడిగులు తయారు చేయడానికి ఉపయోగిస్తుంది మరొకటి గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ వల్ల గ్యాస్ చిలికి మంటను వాడుకొని అందుబాటులో ఉంటాయి గ్యాస్ సిలిండరు అనేది వంటింట్లో వంటను చేయడానికి ఉపయోగిస్తారు మ ఇంకా ఓవెను ఓవెన్ ద్వారా బేకింగ్ పిజ్జా కుక్కీస్ కేక్స్ ప్యాస్ట్రీలు తయారు చేయడానికి ఉపయోగిస్తుంది పాత రోజుల్తో మీరు అందుబాటులో ఉండడానికి వాటిని సేఫ్గా ఉపయోగించడం మరియు సవిస్తే ఆనందించగలగడం మీరు అనుభవిస్తున్న అనుభవం పోలిస్తే దానిని సేవిస్తే కొద్దిగా కొండలను కమ్మి చేసి వాటిని ఆధారపడటం అందుబాటులో ఉంటుంది